మా ప్రాంతంలో అందుబాటులో చాలా క్రీడా కేంద్రాలు ఉన్నాయి మా ఊరిలో ఒక పెద్ద మైదానం ఉంది అక్కడ క్రికెట్ వాలీబాల్ ఖోఖో లాంటి ఆటలు ఆడవచ్చు చాలామంది యువకులు ప్రతిరోజు అక్కడికి వెళుతూ ఉంటారు ఉదయం లేదా సాయంత్రం సమయాలలో పిల్లలు యువకులు అక్కడ ఆటలు ఆడుతూ ఉంటారు అదేవిధంగా ఒక చిన్న ఇండోర్ క్రీడా కేంద్రం కూడా ఉంది అక్కడ కరాటే కబడ్డీ బ్యాడ్మింటన్ లాంటి ఆటలు నేర్పబడతాయి పాఠశాలల నుంచి కూడా విద్యార్థులు అక్కడికి వస్తూ ఉంటారు ఇక మా ప్రాంతంలోని యువకులు ఆటల మీద ఆసక్తి పెంచుకోవడానికి గవర్నమెంట్ తరపున కొన్ని శిక్షణ శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇవి మా ప్రాంతానికి చాలా ఉపయోగకరంగా మారాయి అందులో ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటి అంటే ఈ క్రీడా కేంద్రాలు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా అందరికీ ఉత్సాహం కలిగించేలా ఉంటాయి పిల్లలు మానసిక ఒత్తిడిని తక్కువగా ఫీల్ అవుతారు మనుషులు మధ్య స్నేహాన్ని పెంచుతాయి మొత్తానికి మా ప్రాంతంలో క్రీడా కేంద్రాలు బాగా అభివృద్ధి చెందుతున్నాయి వీటి వల్ల యువత శారీరకంగా మానసికంగా ఆరోగ్యానికి మంచిది